తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషను ఉపయోగించే సాధారణ ప్రజలతో పాటు కొన్ని ఇతర తెగలు జాతులు ఉదాహరణకు కోయా లంబాడి గోండి కొందులు తెలుగు భాషను వారి సాధారణ జీవితంలో వారి భాషతో పాటు ఉపయోగిస్తున్నారు అలాగే గిరిజనులు అయినటువంటి లంబాడి గోండి కోయ యానాదులు మరియు వారు తెలుగు భాషను ఉపయోగిస్తున్నారు వీరు మాట్లాడుతున్న తెలుగు భాషలో కొన్ని వారి మాతృభాష అయినా గిరిజన భాష ఉదాహరణకు లంబాడి గోండు భాషల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది ఇలా తెలుగు భాష వారి భాషతో పాటు మమేకమై మిశ్రమ భాషగా పరిఢవిల్లుతుంది అంతేగాక వారు తెలుగు మాతృభాష వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఉపయోగించే పదజాలంలో ఎక్కువ గిరిజన భాష పదాలు వస్తాయి గిరిజనులు ఇతరులు ప్రామాణి గిరిజనేతరులు ప్రామాణిక మాండలిక భాష ప్రామాణులతో వాడుతు ఉంటే గిరిజనులు మాత్రం వారి మాతృభాషను ఇముడ్చుకుని తెలుగు భాషను మాట్లాడుతుంటారు ఈ మాట్లాడే సమయంలో వారి యాస వారి భాష మొదలైనటువంటి ఎన్నో ఇతర సాంస్కృతిక అంశాలు సాంప్రదాయాలు అన్నీ కూడా వైవిధ్యంగా కనిపిస్తాయి